ఆధార్ ధ్రృవీకరణ ప్రక్రియ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రకారం మన ఐడెంటిటీని బయోమెట్రిక్ ద్వారా గానీ ఫేషియల్ ఫేసు రికగ్నిషన్ ద్వారా గానీ మనల్ని మనం ధృవీకరించుకోవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఎవరు పడితే వాళ్ళు మన ధృవీకరణని ఉపయోగించుకోకుండా ఇది చాలా సులభతరంగా ఉంది దీని వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ధన్యవాదములు